ప్రస్తుత కాలంలో సాంకేతికతంగా అభివృద్ధి చెందటం వలన ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా మొబైల్స్ ను ల్యాప్టాప్ లను కీబోర్డ్ ల ద్వారా టైప్ చేసి రాయాలనుకుంటున్నారు ఒకప్పుడు పెన్సిల్ తోను పెన్ తోను కాగితం పైన రాసేవారు అయితే అప్పట్లో పెన్ తో రాయటానికి చాలా ఇష్టంగా ఇష్టపడే వాళ్ళము కానీ అవి చిరిగిపోవటం పోవటం వంటివి జరుగుతూ ఉండటం వలన అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికత ప్రపంచంలో ఇప్పుడు అందరు కూడా ఈ విధంగా ఆన్లైన్ లో రాయటం జరుగుతుంది మొబైల్స్ లోనూ ల్యాప్ట్యాప్ లలోను కూడా ఈ టైప్ చేసుకొని ఎక్కువగా నిర్వర్తిస్తున్నారు ఇటీవలే సంవత్సరాల్లో ప్రస్తుత కాలంలో పెన్ తో రాయటం అనేది అందరూ కూడా మర్చిపోయారు ఎందుకంటే మొబైల్స్ రావటం వలన ఎక్కువగా మొబైల్స్ వాడటం వలన ల్యాప్ట్యాప్లు వాటం వలన ఈ పెన్ తో కాగితంపై రాయటం అనే విషయాన్ని గురించి ఇప్పుడు ఎవ్వరు కూడా ఆలోచన చేయటం లేదు